చెప్పండి ఓకేనండి మీరు ఇప్పుడు అనకాపల్లి నుంచి స్టార్ట్ అవుతారా

ఉంటాయండి అన్నీ ఉంటాయండి మనకి అనకాపల్లి నుంచి మనకి ఫ్లాగతుటానికి మనకి అన్ని అవైలబిలిటీస్ అన్న ఉంటాయి మన ఇక్కడ వెహికల్స్ కూడా మనం అరేంజ్ చేస్తామండి ఎంతమంది వస్తారండి మొత్తం ఓకే అండి అంటే ఒక ఇక్కడ రూమ్స్ ఉంటాయండి త్రీ మెంబర్స్కి ఒక రూమ్స్ చొప్పున ఉంటుంది మరి అది ఫుడ్ అంటే వాళ్ళు కుక్స్ని బట్టి ఉంటుందండి మీరు తీసుకున్న ఫేవరేట్స్ని బట్టి వాళ్ళు చేస్తారు మేము ఏజెంట్లుగా మేము చూపిస్తామండి మిమల్ని కన్సల్టెన్సీ అయితే అది మీరు రూము అండ్ ట్రావెలే ఉంటుందండి అంటే రూమ్కకి వచ్చేసి త్రీ టు ఫోర్ థౌజండ్ అవుతాదండి అంటే వెహికల్ ఛార్జెస్ వచ్చి అనకాపల్లి నుంచి అయితే మీకు ఒక సిక్స్ థౌజండ్ ఉంటుందండి పర్ టికెట్ డిస్కౌంట్లు అంటే ఏంముండవండి ఇవన్నీ చెప్తనండి అది ట్వంటీ ఫోర్ హవర్స్ ట్వంటీ ఫోర్ హవర్స్ ఉంటదండి అది ఈవినింగ్ నైన్కి క్లోజ్ అయిపోద్దండి అది మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ టెన్ వరకు ఉంటుందండి ఇది ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు అనకాపల్లి నుంచి అయితే మనకి టూ త్రీ అవర్స్ ఉంటదండి జర్నీ ఇకు మన అని చూసుకుంటూ వస్తే మనకి మీకు ఓన్లీ పాయింట్ వరకే కాకుండా మనకి ఇంకా వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ అని చూసుకుంటూ అంటే టైమింగ్ బట్టి ఉంటుందండి విజిటింగ్ టైమింగ్ బట్టి ఉంటుందండి అదంతా ఎంతైనా సరే మీరు విజిటింగ్ అయ్యే దాకా కూడా మేము మీతోనే ఉంటాం మీకు గైడ ఫుల్ గైడెన్స్ ఇస్తానండి మ